నమస్కారమండి నేను గ్రేడియంట్ స్కూల్లో పీటీ మాస్టర్ని అండి మా మాకు మా స్టూడెంట్స్ విద్యార్ధులకు వందమంది దాకా స్కూల్ యూనిఫార్మ్స్ కుట్టాల్సి వస్తుంది మీ దగ్గర అవుతుందాండి ఇది అంటే మాకు వందమంది పైగా వందమంది దాకా ఉంటారు విద్యార్దులు వాళ్ళకి వందమందికి కావాలి ఎప్పటిలోగా అవుతుందండి ఓకే నెల రోజులు పడుతుందా నెల రోజుల్లో అందరివి అవుతాయి కదండి వంద అంటే ఎంత పడుతుందండి ఎంతా ప్యాకేజ్ కింద ఏమి తగ్గిస్తారా ఏంటి జతకి ఎంతపడుతుంది ఏంటి అనేది

అంటే మాకు మా దాంట్లో నలభై అమ్మాయిలవి కావాలి ఒక అరవై అబ్బాయిలవి కావాలి

మూడు వందలా అండి ఇంక తగ్గించేది ఏమి ఉండదా పిల్లలకి కదా అవునండి అయితే ఇప్పుడు అంటే పిల్లలకి ఇప్పుడు సెలవలు నడుస్తున్నాయి అండి ఇప్పుడు మళ్ళీ తెరిచేలోగా ఇచ్చేయాలి వాళ్ళకి

అవునండి ఇప్పుడు అడ్వాన్స్ ఏమైనా ఇవ్వాలంటారా ఎంతైనా అవునండి ఇప్పుడు మేము క్లాతులు తెచ్చేశామండి ఇదిగోండి ఇవే క్లాతులు

అవునండి వాటికి ఇవి ఇవి సరిపోతాయి కదండి ఇంకా తెప్పించాలంటారా ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇవి ఉంచండి ఇప్పుడు మీకు అడ్వాన్సు ఇదిగోండి ఇవి ఉంచండి ఇవి సరిపోతాయి కదా ఎంత ఇమ్మంటారు ప్రస్తుతానికి ఐదు వేలు ఇస్తున్నాను అండి మీకు ఈ ఐదు వేలు ఉంచి మీరు నాకు ఒకసారి ఏ రోజో చెప్తే పిల్లల్ని కూడా తీసుకురావడమో కొలతలకి లేకపోతే నేను వేరేవాళ్ళు పాత కొలతలు ఉంటే మారిపోతాయి కదండి పెద్దవాళ్ళవి చిన్నవి అవుతారు పిల్లల్ని నేను తీసుకొస్తాను అండి ఒక రోజు గ్రేడియంట్ స్కూల్ అండి గ్రేడియంట్ అవును ఎండి ఫోన్ నంబరా అండి సరే ఇస్తున్నానండి విజిటింగ్ కార్డా ఇది తీసుకోండి విజిటింగ్ కార్డు అదే నేను చెబుతున్నాను

సరేనండి ఇంకా ఎంత త్వరగా అయితే అంత త్వరగా పని చూడండి సరే సరేనండి